తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఏంటంటే వాళ్ళకి ముఖ్యంగా ఉండే ఆరోగ్యం సంరక్షణ అంటే వాళ్ళకి ఉన్న ఆరోగ్య సంరక్షణలో మొదటిది భౌతిక అవస్థాపన లేకపోవడం అంటే వాళ్ళకు దగ్గర్లో హాస్పిటల్ లాంటివి లేకపోవడం అంటే తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధుల కోసం ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రైవేటు ఆసుపత్రులు అన్నీ చాలామట్టుకు టౌన్లోనే ఉంటాయి దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వృద్దులుకి కొంచెం కష్టంగా మారుతుంది వాళ్ళు ప్రయాణాలు కూడా చేయలేరు కాబట్టి వాళ్ళు హాస్పిటల్కు వచ్చి చూపించుకోవాలి అంటే వాళ్ళకి కొంచెం కష్టతరమే అంతేకాకుండా వృద్ధాప్య వ్యాధులు తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న చాలామంది వృద్ధులకి సాధారణంగా వచ్చే మధుమేహం అధిక రక్తపోటు వంటి వృద్ధాప్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ వ్యాధులు చికిత్స చాలా ఖరీదు అయ్యింది అయితే వారికి చాలా అధికంగా భారంగా కూడా మారుతుంది అంతేకాకుండా సామాజిక మద్దతు లేకపోవడం తూర్పుగోదావరి జిల్లాలో అనేక వృద్ధులు తమ కుటుంబాల నుండి సహాయం పొందలేకపోతున్నారు వారు ఒంటరిగా నివసిస్తారు లేదా అనాధలుగా ఉండిపోతారు ఈ వృద్దులకు ఆహారం ఆరోగ్య సంరక్షణ మరియు మానసిక మద్దతు చాలా అవసరం అంతేగాక ఆత్మగౌరవం కోల్పోవడం వృద్ధాప్యంలోపాటు వృద్దులు తమ ఆత్మగౌరవాన్ని కోల్పోవడం చాలా సాధారణం వారు తమకు తాము ఉపయోగకరంగా లేరనీ లేదా ప్రేమించేవారు లేరని భావిస్తారు దానివల్ల వాళ్ళు కొంచెం మానసికంగా చాలా క్షిణించిపోవటం లాంటివి జరుగుతుంది ఇది మానసిక ఆరోగ్య సమస్యలకు కొంచెం దారితీస్తుంది అంతేకాకుండా వీళ్ళకున్న అవకాశాలు ఏమిటంటే ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలు వృద్ధుల కోసం వాళ్ళ ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక మద్దతు వాళ్ళు బిళ్ళలు కొనుక్కోటానికి వాటికి ఇలాంటి పెన్షన్ లాంటివి ఇవ్వడం లాంటివి చేస్తుంది అంతేకాకుండా స్వచ్చంద సంస్థలు కూడా ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాల్లో అనేక స్వచ్చంద సంస్థలు వృద్ధుల కోసం సాయం చేస్తున్నారు వారు వారి యొక్క ఆహారం ఆరోగ్య సంరక్షణ వంటివి చాలా కీలకంగా తీసుకుని వారికి వాళ్ళ వల్ల అయినంత మట్టుకు వాళ్ళు చేస్తారు అంతే కాకుండా వృద్ధుల సంఘం వారు తూర్పుగోదావరి జిల్లాలో అనేక వృద్ధుల సంఘాలున్నాయి ఈ సంఘాలు వృద్ధులకు సామాజిక మద్దతు మరియు ఆత్మ గౌరవాన్ని పెంచడానికి సహాయపడుతుంది తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధులుకు మెరుగైన జీవితాన్ని అందించడానికి ప్రభుత్వం మరియు స్వచ్చంధ సంస్థలు కలిసి పనిచేయాలి అంతేకాకుండా వారికి మనం కూడా తోడుగా ఉండి వారికి మనం చాలా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడ్డానికి కూడా మనం సాయం చేయాలి అంతేకాకుండా వారికి చాలామందికి గుండెవ్యాధి వినికిడిలోపం వంటివి సహజంగా వస్తాయి వాటి వల్ల వారి దగ్గర ఆర్ధికంగా వాళ్ళు సమకూర్చుకోలేనప్పుడు అలాంటప్పుడు మనం వారికి సాహాయం చేసి వాళ్ళను కూడా మన తల్లిదండ్రుల్లాగా భావించి వాళ్ళకి సాయం చేయాలి అని నేను అనుకుంటాను నా తోచినంత సాయం నేను చే చేస్తూ ఉంటాను అందరూ చేయాలనీ కూడా నేను అనుకుంటాను